నేను అయితే మీషోలో నుంచి అయితే ఇయర్ఫోన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నని అయితే ఓపెన్ చేసిన స్క్రోల్ చేసుకుంటూ వచ్చి స్క్రోల్ చేసుకుంటూ చూడగా అయితే నాకు అయితే ఒక ఇయర్ఫోన్స్ అయితే ఇట్లా చూడగానే నచ్చేసినాయి అండ్ అవి చూసేసరికి అయితే మంచి డిస్కౌంట్లో అయితే దొరుకుతున్నాయి అని అయితే చూసినా అండ్ ఎల్లో కలర్ ఇయర్ఫోన్స్ అయితే ఆర్డర్ చేసినా అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తోని అయితే నాకు వచ్చినాయి అండ్ డెలివరీ టైం కూడా టూ డేస్లోనే వచ్చేసింది డెలివరీ అండ్ డెలివరీ వచ్చినప్పుడు అయితే నేను క్వాలిటీ ఇయర్ఫోన్స్ క్వాలిటీ మంచిగా ఉంటుంది కావచ్చు అండ్ ప్రైజ్ కూడా ఎక్కువ అవుతుంది కావచ్చు అని అనుకున్నా కానీ ఎక్సక్ట్గా నేను అనుకున్నంతనే అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వచ్చింది కలర్ కూడా నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే వచ్చింది అండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఇయర్ఫోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి బ్రాండ్ ఇయర్ఫోన్స్ అయితే వచ్చినాయి నాకు నేను పెట్టిన అట్లాంటిది అయితే ఇలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చి దాని ప్యాకింగ్ వచ్చేసిన సరికైతే ప్యాకింగ్ కూడా చాలా బాగా అయితే చేసారు అండ్ నాకు అయితే చాలా బాగా నచ్చినాయి ఇయర్ఫోన్స్ అండ్ అలాంటి ఇయర్ఫోన్స్ అయితే మళ్ళీ అయితే బుక్ చేసుకోవడానికి అయితే మళ్ళీ చూసుకోవాలి ఎందుకంటే ఏం డ్యామేజ్ లేకుండా కానీ అండ్ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ బాగుంది అండ్ ప్రజెంట్గా నేను అయితే ఇయర్ఫోన్స్ అయితే చూస్తున్నాను వాడుకుంటున్నాను అండ్ డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉంటలేదు అండ్ వైరు కానీ ఆ క్వాలిటీ కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ అండ్ ఏంటంటే నాయిస్ క్యాన్సల్ల్యేషన్స్ కూడా ఉన్నాయి వాటిలో చాలా అడ్వాన్స్గా అవుతున్నాయి ఇయర్ఫోన్స్ అండ్ ఇలాంటి డ్యా డ్యామేజ్ అయితే లేకుండా ప్రోడక్ట్ అయితే నాకు అయితే అందుబాటులోకి వచ్చేసింది